తొంభై తొమ్మిది ఏడు వందల యాభై వెయ్యి అరవై తొమ్మిది ఏడు వేల రెండు వందల యాభై నాలుగు డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు